హలో ఎక్కడ అండి మీది ఎక్కడ

అమ్రాబాదా చెప్పండి

ఈరోజు చేస్తే కాదండి మేము ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోతున్నాము రిటర్న్ అయితున్నాము ఆల్రెడీ ఇక్కడకి దగ్గరలోకి వచ్చిన్నాం అది మీరు ఒకవేళ మీకు ఎమర్జెన్సీ ఏమన్న ఉంటే తీసుకురండి లేదంటే మళ్ళీ వచ్చి పన్నెండు వందల నలభై రూపాయలు ఉందండి లేదు లేదు అదే పాత రేటే లేదు లేదు ఇంకా కాలేదమ్మ కాలె కాలేదు కాలేదు కాలేదు అదిఇంకా మాకు అంత క్లారిటీ తెలియదు లేదు లేదు రాలే రాలేము రాలేము ఎందుకంటే మేము అక్కడ నుంచి పంపిస్తే అది రాదు మళ్ళీ ఎక్స్ట్రా అంటే మేము రాలేం అండి వాళ్ళ యొక్క గ్యాసు ఆఫీస్ నుండి ఎట్లా పంపిస్తే అట్లా తీసుకు వస్తాం అంతే బుక్ చేసుకున్న వాళ్ళకి అయిపోతాయి అవి అన్నీ ఓకే రండి అక్కడ ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా ఏమి ఉండదు అంతే ఉంటుంది

హలో లేట్ లేట్ ఏమి కాదు లేట్ ఏమి కాదు మీరు ముందు చేసుకుంటే బిఫోర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది మీరు అదే రోజు అంటే అదే రోజు కష్టం అమ్మ రాలేకపోతుంది సరే ఎక్స్ట్రా ఏమన్న ఉంటే చూస్తాం అమ్మ కానీ మేము అంతవరకే తెస్తాం ఎక్స్ట్రా ఒకటి రెండు వస్తే చెప్తాం కానీ ఇప్పుడు అవి కూడా లేవు మీరు ఆఫీస్కు రండి ఆఫీస్కు వస్తే అక్కడే అవునవును పంపించారంటే అక్కడే దొరుకుతాయి లేదు లేదు ముందు ఓన్లీ మీరు ఆటో ఛార్జ్ పెట్టుకుని రావడం వెహికల్ కిరాయి అంతే ఎంటర్ మీరు ఎప్పుడైనా రండి నాలుగు గంటల వరకు అయిన నాలుగు గంటల వరకు అక్కడ ఉండవచ్చు లంచ్ అవర్ ఒక వన్ టూ మధ్యలో